భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అంటే ప్రతి ఊరిలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ల ప్రభుత్వం వారు మనకు ఇక్కడ నెలకొల్పారు అది నిజానికి ఎంతో ఉపయోగకరము ప్రజలకి కానీ అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే ఏ యొక్క విభాగానికి వెళ్ళిన సరైన మందులు దొరకక పోవడం సరైన మందులు ఉంటే అక్కడ చికిత్స చేసే వైద్యులు లేకపోవడము లేకపోతే ఆ ఉండవలసిన సమయానికి వైద్యులు లేకుండా వెళ్లిపోవడం జరుగుతుంది నిజానికి అత్యవసర సదుపాయం కావాలి అని ఈ వ్యక్తులు వస్తే అక్కడ వైద్యులు లేక దూర ప్రాంతాలకు ఈ వీళ్లు వెళ్లిపోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి దానికి మా ప్రభుత్వం ఎంతో చర్యలు తీసుకుంటే కాని అది వృద్ధి చెందదు ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఈ యొక్క ఈ హాస్పత్రులు మనం ఉన్న దాని కన్నా దగ్గరలో చాలా ఎక్కువగా పెడితే మనకి అందుబాటు లేని మన ప్రయాణానికి వీలుకాని ప్రాంతాల్లో కూడా ఉన్న ప్రజలకి అందుబాటుగా ఉంటుంది చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇది ఏర్పాటు చేస్తే అందువల్ల ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమనుకున్నా ఒకటి వైద్యుల అందుబాటులో లేకపోవడం ఇంకోటి వైద్యులు ఉన్న సరైన మందులు లేకపోవడం ఇంకోటి వైద్యులు మందులు ఉన్న ఆ సమయం ఈ ఆస్పత్రి తెరచి ఉండే సమయం తక్కువ అవడంతో మనకి ఈ ప్రజలు వచ్చినా కూడా వాళ్ళకి సరైన ఆరోగ్యానికి సంభందించిన చికిత్స వాళ్లు ఉన్నవ్యాధికి నయం అయ్యె పరిస్థితులు ఏర్పడకపోవడం మనం గమనిస్తూ ఉంటున్నాం బాగా ఈ మన భారతీయ ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకుని దీన్ని అభివృద్ధి చేస్తుందని నేను కోరుకుంటున్నాను